హలో మ్యాడం రమ్య ట్రావెల్ ఏజెన్సీనా అండి మ్యాడం మేము మా ఫ్యామిలీ అంతా కలిపి దసరాకి మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటున్నాం మ్యాడం ఓకే మ్యాడం అదే మీ ట్రావెలి చూసాం మ్యాడం ఆన్లైన్ లోని బడ్జెట్ ట్రావెలి అంటే మీది మీ రేటింగు బాగుందని చెప్పేసి చూసాను ఇపుడు మీది మారేడుమిల్లి గట్ట వెళ్ళాడానికి ఎంత అవుతుంది మ్యాడం మీ బడ్జెట్టు ఒక టెన్ మెంబర్సు వరకు వస్తాం మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం అంటే మ్యా ఇది ట్రావెలు ఏసీ మ్యాడం నాన్ ఏసీ నా మ్యాడం కార్ ఓకే మ్యాడం ఓకే మ్యాడం మ్యాడం ఇది ఫుడ్ అండ్ అకామడేషను మీరేనా అండి స్టేయింగ్ అంటే అక్కడ అక్కడ ఏమున్నాయి మ్యాడం ఇంకా చూడడానికి అక్కడ మారేడుమిల్లి సైడు ఓకే మ్యాడం ఓకే మ్యాడం అయితే స్టే కట్ట అంతా మేమొకసారి నేను మాట్లాడతాను మ్యాడం మీతోని ఓకే మ్యాడం నేను మీ వాట్సాపు నంబరు అదే నా వాట్సాపు ఇదే మ్యాడం నేను ఒకసారి మీ ఒకసారి మీరు డిటైల్స్ ఒకసారి పంపితే ఒకసారి హాయ్ అని పంపితే ఒకసారి ఎంతమంది వస్తున్నామో ఏంటి అని అనేది చెప్తాం మ్యాడం త్యాంక్ యూ మ్యాడం